నేను డ్రాయింగ్ క్లాస్ కన్నా వర్క్ షాప్ కన్నా నేను ఎక్కువ వేసిన డ్రాయింగ్ షాప్ఆ వర్క్ షాప్ ఆ అని తీసుకునట్లైతే నేను డ్రాయింగ్ ఎక్కువ వేసాను దాని నుండి వచ్చిన అనుభవం చాలా ఉన్నాయి దాని నుండి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను ఎందుకంటే నేను తీరిక దొరికినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ యొక్క డ్రాయింగ్ వేయడం వల్ల నా మనసులో ఉండే విషయాన్ని ఈ డ్రాయింగ్ మూల్యంగా వేస్తుంటాను అలా వేసేటప్పుడు మన మనసులో ఉన్న ఆలోచనలు మన మనసులో ఉండే ఆశలు అనుభూతులు ప్రతి ఒక్కటి ఆ యొక్క డ్రాయింగ్ డ్రాయింగ్లో చూపిస్తాము ఆ యొక్క విషయంలో చూపిస్తాము మనము ఎలా అనేది డ్రాయింగ్లో మన యొక్క ఆశలు ఎలా ఉంటుంది మన యొక్క ఆలోచనలు ఎలా ఉంది ప్రతి ఒక్కటి ఆ డ్రాయింగ్లో ఉంటుంది డ్రాయింగ్ వేయడం అనేది అంత సులువైన విషయం కాదు ఎందుకంటే అది వేయడానికి ఒక మంచి ఏకాగ్రత కావాలి ఎందుకంటే మన అనుకున్న విషయాన్ని అలాగా తీసుకురావడం అనేది చాలా కష్టం ఎందుకంటే మనం డ్రాయింగ్ వేసేటప్పుడు మనం మనసులో ఏ విషయం అయితే ఆలోచిస్తామో ఏ విషయాన్ని చేయాలనుకుంటామో ఆ విషయాన్ని డ్రాయింగ్గా వేస్తుంటారు ఎందుకంటే నేను డ్రాయింగ్గా వేసినప్పుడు నేను నా డిగ్రీ చదివేటప్పుడు నాకు తీరిక దొరికినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ యొక్క డ్రాయింగ్స్ వేయడం వల్ల నా మనసులో ఉండే విషయాలు నేనంటే ఏమి నా నేను ఆలోచిం నేను నా యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది ఇలా ప్రతి ఒక్క విషయాన్ని డ్రాయింగ్ మూల్యంగా వేసి నన్ను నేను ఎక్కువగా అర్థం చేసుకున్నాను ఎందుకంటే డ్రాయింగ్ వేసేటప్పుడు మన యొక్క ఆలోచనలను ఏ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్క విషయం ఎలా ఉంటుంది ఎలా ఆలోచిస్తున్నాము మన యొక్క అనుభూతులు ప్రతి ఒక్కటి ఆ యొక్క డ్రాయింగ్ మూల్యంగా వేసి మన యొక్క ఆలోచనలు మన యొక్క అనుభూతులు మన యొక్క సంతోషం ప్రతి ఒక్క విషయాన్ని ఆలోచించి డ్రాయింగ్ వేసి మన యొక్క ఈ విషయాలు ఎలా ఆలోచించాం ఎలా సంతోషం మనసులో ఉంటుంది ప్రతి ఒక్క విషయాన్ని ఆ యొక్క డ్రాయింగ్ మూల్యంగా చూసి మనం సంతోషపడతాం అలా చూసి అలా చేసినప్పుడు మన మనసులో ఉండే విషయాలు మన ఆలోచన మన అనుభూతి మన సంతోషం దేని మీద ఉంది అని మనకంటూ ఒక విషయాన్ని తెలియజేస్తుంది డ్రాయింగ్ అంటే మన గురించి తెలియజేసేది డ్రాయింగ్ అలా వేసి ఎన్నో విషయాలను అనుభూతులను నేను నేర్చుకున్నాను నా యొక్క జీవితానికి డ్రాయింగ్ అనేది చాలా ముఖ్య పాత్ర నిర్వహిస్తుంది